పశ్చిమగోదావరి జిల్లాలో ప్రజలు ఇష్టపడే సాధారణమైన వంటకాలు ఏంటంటే ఆత్రేయపురం పూతరేకులు కాకినాడ కాజాలు బొబ్బరలంక కొబ్బరి ఉండలు గుత్తి వంకాయ ఆకుకూర పప్పు పులిహార దద్దోజనం ఇలాంటివన్నీ ప్రధానమైన వంటకాలు గార్లు వండడం కాని బూరెలు వండడం కాని ఆవడలో ఇలాంటివి ప్రధానంగా పశ్చిమగోదావరి జిల్లాలో వండుతారు వీటిని పండుగ పండుగ సమయంలో ఎక్కువగా వండుతుంటారు గారెలు వండే విధానం ఏంటంటే మొట్టమొదటిగా మినప్పిండి నానబెట్టుకుని ఉదయ కాలంనా దాన్ని రుబ్బి ఒక పాత్ర తీసుకొని దాంట్లో నూనె వేసి అది వేడే వరకు వేడయ్యే వరకు ఆగి ఆ పాత్రలో ఈ కలుపుకున్న పిండిని ఆడించుకున్న పిండిని దానితో గారాలు వేస్తూ చేస్తుంటారు అలాగే ఆత్రేయపురం పూతరేకులను వండే ప్రక్రియ ఏంటంటే ఒక సన్నటి పేపర్ లాంటి పిండిని వేడివేడి కుండ మీద వేయడం ద్వారా అలాగే అనేకమైన పొరలు వేసి దానిలో బెల్లం పాకం కాని బెల్లం పొడిని కాని జీడిపప్పు బాదం పప్పులు వంటి వేసి కూడా దాన్ని తయారుచేస్తారు ఇలాగ అనేకమైన ప్రధానమైన వంటలు ఉన్నాయి అలాగే జిల్లాల్లో గోదావరి జిల్లాలో భోజనాలు చేయడానికి రావాల్సి వచ్చినప్పుడు భీమవరంలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్ పిచ్చయ్య గారి హోటల్ అనేవి ఎంతో ప్రధానమైనవి వాటిలో భోజనం చేయడానికి అనేక ప్రజలు అనేక ఊర్ల నుంచి సదురుగా వస్తారు అలాగే తణుకులో ఉన్న ప్రధానమైన భోజనాలు చేసే అవకాశాలు ఏంటంటే మదీనా బిర్యానీ సెంటర్ అమూల్య వెజిటేబుల్ మెస్ అలాగే మదీనా బిరియాని సెంటర్ ఇలాంటివి ప్రధానమైనవి ఎన్నో ఉన్నాయి వీటిలో భోజనం చేయడానికి ప్రజలు అనేక ప్రాంతాల నుంచి తరలి వస్తూ ఉంటారు